ప్రజలు ఇప్పుడు ఎక్కువగా వెస్ట్రన్ డ్యాన్యే చాలా ఇష్టపడుతున్నారు అలాగే ఫోక్ డ్యాన్సు సెమీక్లాసికల్ కూడా చాలా నేర్చుకుంటున్నారు వారికి ఫోక్ డ్యాన్స్ వచ్చేసి మనకు చేయడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు ఈ మన తెలుగు రాష్ట్రాలలో ఫోక్ అనేది ఎక్కువ చూస్తారు కాబట్టి ఎక్కువ ఫోక్ నేర్చుకుంటున్నారు వెస్ట్రన్ కూడా చాలా నేర్చుకుంటున్నారు అందరికి బాగా నచ్చింది వెస్ట్రన్ కూడా చేయడం కూడా చాలా ఈజీ తక్కువ కాలంలోనే ఎక్కువ న నేర్చుకోవడానికి స్కోపు ఉన్న డ్యాన్స్ వచ్చేసి వెస్ట్రన్ను సెమీ సెమీక్లాసికల్ కూడా తక్కువ కాలంలోనే ఎక్కువ నేర్చుకోవచ్చు సెమీక్లాసికల్ కూడా సెమీక్లాసికల్ క్లాసికల్ కూడా చాలా మంది నేర్చుకుంటున్నారు ఎందుకంటే ఇవి పురాతనమైన నృత్యాలు కాబట్టి ఇప్పడికి వాటిని నేర్చుకొని వాటిని ముందు తరాలకు కూడా నేర్పించాలనే ఉద్దేశం తోటి మనకు చాలామంది క్లాసికల్ సెమీ క్లాసికల్ కూడా నేర్చుకుంటున్నారు వెస్ట్రన్ కూడా నేర్చుకుంటున్నారు బాగా నేర్చుకునేది మాత్రం వెస్ వెస్ట్రన్యే చాలా మంది వెస్ట్రన్యే నేర్చుకుంటారు ఎందుకంటే అది చేయడానికి మనం డ్యాన్స్ చేయడానికి గూడా చాలా ఈజీగా ఉంటుంది అందరు చూడ చూడడానికి సుతా ఎక్కువ వెస్ట్రన్ డ్యాన్స్యే ఇష్టపడతారు కాబట్టి వాళ్ళకు ఎక్కువగా అంటే జనాలకి ఎక్కువగా వెస్ట్రన్ డ్యాన్స్యే నచ్చుతుంది కాబట్టి చాలా మంది వెస్ట్రన్ డ్యాన్స్యే నేర్చుకుంటారు వాళ్ళకు కూడ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఎలా అంటే అలా చేయచ్చు అనే ఉద్దేశం తోటి క్లాసికల్లను సెమీ క్లాసికల్ కూడా చాలా కొంతమందే నేర్చుకుంటున్నారు ఫోక్ డ్యాన్స్ వచ్చేసి చాలా త మ మ మధ్యంగా నేర్చుకుంటున్నారు అది కూడా చాలా బాగా ఉంటుంది ఫోక్ డ్యాన్స్ కూడా సె వెస్ట్రన్ వెస్టెన్ లెక్కనే ఉంటుంది అందుకని ఫోక్ డ్యాన్సు కూడా నేర్చుకుంటున్నారు